నమస్తే మేడం నాకు కొంచెం జ్వరంగా తలపోటుగా ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి మేడం అవును మేడం ఏం వాడలేదు మేడం ఉన్నాయి మేడం

అవును మేడం మరి పారాసెటమాలేన్నా అదెప్పుడు వేసుకోవాలి మేడం అవును బాడీ పైన్స్కి ఏమన్న మెడిటేషన్స్ అలాంటివున్నాయా మేడం ఫుడ్ ఏం తీసుకోవాలి మేడం

నైట్ బాగా ఎక్కువొస్తుంది మేడం మార్నింగ్కి ఏమో నార్మల్గా ఉంటుంది

ఫుడ్ ఎలా తీసుకోవాలి మేడం అలానే మేడం సరే మేడం దగ్గేమి లేదు మేడం థ్యాంక్స్ మేడం